హలో నమస్తే సార్ నా పేరు త్రిమూర్తి ఏమి లేదు సార్ నేను స్వీగ్గీలో ఆర్డర్ పెట్టాను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టినప్పుడు ఏమో మనీ కట్ అయినాయి నేను కొన్ని కారణాల వల్ల ఆర్డర్ కాన్సెల్ చేసుకున్నాను అది మనీ నాకు మళ్ళీ రిటర్న్ రాలేదు సార్ ఏమి సార్ ఐదు ఆరు రోజులు పడుతుందా ఆదేమి సార్ నేను ఆర్డర్ చేసినప్పుడు వెంటనే కట్ అయినాయి మనీ ఐదు ఆరు రోజులు పట్టేదేంటి సార్ సరే సార్ నేను చూసి కాల్ చేస్తాను థ్యాంక్ యూ సార్